అంటే మాది మరి పెద్ద ఫ్యామిలీ కాబట్టి మేము అందరం లోపలే ఉంటే ఇక కరోనా కాబట్టి లాక్ డౌన్ ఇక అందరు ఇంట్లోనే ఉండాలి బయటికి వెళ్ళ వద్దని ప్రభుత్వం అనేది మనకు జా జారీ చేసింది బడికి రావద్దు అని ఆ సమయంలో ఇక ఏమి తోచక వంటకం వంటకాలు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం ప్రిపేర్ చేస్తాం నేను ముందుగా టమాటా కూర లేదంటే బజ్జీలు వేయడం కానీ లేకపోతే చపాతీలు చేయడం కానీ లేదంటే చికెన్ వండడం కానీ లేదంటే వివిధ రకాల అయినా వంటకాలు వండు వండుకున్నాం ఇక అయితే నేను చాలా వంటకాలు ప్రయత్నించినాము ఇలా ఒకరోజు ఏమైందంటే ఇక మా ఇంట్లో అందరం ఉన్నాం కాబట్టి ఇకా మంచిగా లాక్ డౌన్ కాబట్టి ఇకా కరోనా ఎక్కువ అవుతుంది కాబట్టి చికెన్ తింటే అందరికి కరోనా అనేది రాదు మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది కాబట్టి చికెన్ తినాలి అని మన ప్రభుత్వం మనకు చెప్పింది అందువల్ల నేను ఏం చేసినా చక్కగా చికెన్ వండడం కానీ చికెన్ వండడం ప్రయత్నించిన ఆది ఫస్ట్ టైం వండినప్పుడు ఏమో కొంచెం

ఈ రోజు ఒక వంటకం అనేది నేను ప్రయత్నించే వాడిని ఒకరోజు బెండకాయ ఒకరోజు ఒకరోజు బిరియానీ ఎట్లా ఒక రోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటి అన్నిటికి నేను కొత్తగా కొత్త కొత్త దానికి ఇవి ప్రయత్నించే వాడిని ఆ ప్రయత్నంలో కొన్ని కొన్ని చెడిపోతుంటాయి కొన్ని మంచిదిగా అవుతుంటాయి కొన్ని చాలా మంచిగా అనే వాళ్ళు చాలా మంచిగా అయింది మా పేరెంట్స్ నన్ను మెచ్చుకోవడం కానీ ఇట్లా లాక్డౌన్లో ఇట్లా చాలా విధంగా నేను చాలా విధాలుగా ప్రయత్నించిన

నేను దానికి మంచిగా వేశాను ఆ వ్యుం మంచి రిజల్ట్ అనేది నాకు వచ్చింది ఎట్లా బిర్యానీ కాకుండా వివిధ రకమైన వంటలు ఇట్లా చాలా వంటలు నేను ప్రిపేర్ ప్రిపేర్ చేసిన ప్రయత్నించిన ఎంత ఇక చాలావరకు ఇక నేను ఇంకా లాక్డౌన్ ఇక మనము బయటికి వెళ్లలేము ఊరు చూస్తే బాయ్ అంటే బయటకి వెళ్తేనేమో కరోనా అంటే బయటికి జనాలు రానివ్వట్లేదు లాక్డౌన్ పడ్డది ఇంట్లో టైంపాస్ కావట్లేదు ఇక ఇంట్లో అందరు ఎవరి కాల్లు వాళ్ళు బిజీలో వాళ్ళు ఫోన్లు చూసుకుంటా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు ఇక ఇక మనము అదన్నా కొత్త వంటకాలను మనం ప్రయత్నిద్దాము అని విషయం తోటి నేను ఇంకా వాటిని ఎట్లైనా మనకు మంచిగా మనకు మనకు రాబోయే దినాలలో మనకు ఉపయోగపడతుంది కాబట్టి వంటకాలు అనేది నేను ప్రయత్నించే వాడిని ఇట్లా చాలా వరకు ఇక వంటకాలు నేను నేర్చుకున్న నాకు బెండకాయ అంటే చాలా ఇష్టం అది చాలా

ప్రదేశాలకు వెళ్ళాము అనుకో అప్పుడు మనకు ఈ వంటకాలు అనేవి అంటే లాక్డౌన్ విషయంలో నేను నేర్చుకున్నారాం బాయ్ మనకు అబ్బో అప్పుడు నేర్చుకున్నందుకు ఇప్పుడు మనకు ఉపయోగపడుతున్నాయి అనే ఒక ఉద్దేశం తోటి నేను ఇక మనకు ఎప్పటికైనా ఉపయోగపడేవి కదా అందుకని నేను ఇంకా ఇట్లా లాక్డౌన్లో వివిధ వివిధ రకమైన వంటలను నేను ప్రయత్నించాను అవి నాకు చాలా వరకు నచ్చాయి నేను చాలా నేర్చుకున్న వంటకాల్లో మనకు ఎప్పుడు ఎట్లా అంటే నేను చాలా వంటకాలను ప్రయత్నించిన నాకు బిర్యానీ కానీ గులాబ్ జాములు కానీ ఇట్లా వివిధమైన వంటకాలు చాల ప్రయత్నించి ఇంకా ఇవే కాకుండా ఇంకా మా ఫ్యామిలీలో అందరు నేను చేసిన వంటకాలు చాలా నచ్చే నచ్చేవా నచ్చేవాళ్లు అందరు నన్ను మెచ్చుకునే వాళ్ళు ఇక ఎప్పుడు ఏమైందంటే ఇక నేను అప్పటినుంచి వంటకం అనేది వంటలు వంటలు వంటకాలు చాలా మంచిగా చేసేవాడిని తర్వాత ఇక అట్లా నేను ఎక్కడికిపోయినా ఉపయోగపడతాయి అని దానిపై నేను ఇట్ల వంటకాలు లాక్డౌన్లో నేను వంటకాలు నేర్చుకోవడం జరిగింది